నన్ను నేను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రన్నింగ్ జాగింగ్ లాంటివి మొదలైనవి చేయడంతో పాటు ఇంకా అంటే సమయం దొరికినప్పుడు లేదా సాయంత్రం అప్పుడు నేను క్రికెట్ ఆడడం లేదా వాలీబాల్ ఆడడం వంటి వంటివి చేస్తాను ఇంకా ఏమైనా క్రీడలకు ఎక్కువ పర్ఫామెన్స్ ఇస్తాను అప్పటికీ కుదరలేదంటే రన్నింగ్ జాగింగ్ చేస్తాను ఉదయాన్నే లేచి రన్నింగ్ జాగింగ్ చేసి ఒకవేళ సాయంత్రం ఏదైనా సమయం దొరికినట్లయితే నేను ఎలాగా క్రికెట్ లేదంటే క్రీడలు అనేవి ఆడతాను